హలో భువనగిరి భువనగిరి స్కూల్ ప్రిన్సిపలేనా మాట్లాడేది మేము అయాన్ వాళ్ళ మమ్మీని మేడమ్ ఏం లేదు మేము భువనగిరి డిస్ట్రిక్లో యాదాద్రి భువనగిరి డిస్టిక్లో యాదగిరి గుట్టకి వెళుతున్నాము ఫోర్ డేస్ లీవ్ కావాలి పంపించగలరా అవును మేడమ్ కానీ ఫ్యామిలీతో వెళుతున్నాము టూర్కి అని ఫోర్ డేస్ లీవ్ కావాలని అడుగుతున్నాను అంటే అట్లా అనుకోకుండాను ఫ్యామిలీ టూర్ చేసాము మేడం మేము అవునులే మేడం కాకపోతే అనుకోకుండా అయ్యింది కాబట్టి లీవ్ అడుగుతున్నాము మ్యాడమ్ వచ్చాక రాయించ వచ్చుగా మ్యాడమ్ ఎగ్జామ్సు కొంచెం ప్లీజ్ మేడమ్ ఫ్యామిలీ టూర్ కదా మేడమ్ ఇవ్వచ్చుగా మేడమ్ ఏం లేదు ఏం లేదు మేడమ్ పిల్ బాబు చదవాలి అనే ఉంటుంది కానీ అనుకోకుండా ఫ్యామిలీ అందరం అనుకున్నాము అని లీవ్ అడుగుతున్నాను అది కూడా నిజమే కానీ టూర్ కదా మేడమ్ అందరం అనుకున్నామని మళ్ళీ ఒక్కడే అవుతాడు కదా మేడం కొంచెం చూడండి మేడమ్ వచ్చాక రాయించవచ్చు ఇంటికాడ నేను చదివిస్తాను అవును మేడమ్ మేము అడుగుతాము ఇంటికాడ చెప్తే చదువుతాను అనే చెప్తాడు అవునా మేడమ్ మేము చూసుకుంటాము మేడమ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంటికి రాగానే చదివిపిస్తాను నేను ఇవాళ బయలుదేరుతాము మేడమ్ ఇవాళ వెళ్ళాక ఒక త్రీ డేస్ అయితే అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ రోజు ఎగ్జామ్ మిస్ అవుతాడు ఏమో కాకపోతే నెక్స్ట్ డే వస్తూనే ఉంటాము అంటే ఈరోజు వెళితే మళ్ళీ రావడం కష్టమవుతుంది కదా మేడమ్

అంటే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా మేడమ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా మేడమ్ ఆరోజు ఒక్కటే ఆరోజా మేడమ్ ఎగ్జామ్ సరే మేడమ్ మేమే పోస్ట్పోన్ చేసుకుంటాము థ్యాంక్ యూ మేడమ్